నేను ఇప్పడివరుకు కూడా ఆఫీస్లో ఎప్పుడు పొరపాటు అనేది చేయలేదు ఫస్ట్ స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు మాత్రం ఒక క్వషన్ పేపర్ తయారు చేస్తున్నప్పుడు అందులో కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేయడం జరిగింది ఆ మిస్టేక్స్ నేను మళ్ళీతెలుకున్న తర్వాత ఆ ఇంకొక సారి మళ్ళీ అలాంటి మిస్టేక్ అనేది నేను చేయలేదు ఈ విధంగా ఒకసారి పొరపాటు జరిగాక మళ్ళీ నేను దాన్ని సరిదిద్దుకోవడం అనేది జరిగింది